భారతీయ సినిమాల్లో నాకు ఇష్టమైన సినిమా బాహుబలి సినిమా దానిలో నటుడు ప్రభాస్ ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం బాహుబలి సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా బాగుంటుంది నటి అనుష్క అంటే ఇష్టం బా ప్రభాస్ అనుష్క నటించిన బాహుబలి సినిమా అంటే నాకు చాలా ఇష్టం దానిలో వారిద్దరు పాత్రలు కూడా చాలా బాగుంటాయి ఆ సి బాహుబలి సినిమా చూసి నేను చాలా ఎంజాయ్ చేసాను నాకు ఇష్టమైన సింగర్ ఎంఎం కీరవాణి గారు బాహుబలి సినిమాలో ఎంఎం కీరవాణి గారు సంగీత రచనలు చాలా అద్భుతంగా పాడారు